మా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు భాష చాలా గొప్పది ప్రీతికరమైనది ఇక్కడ ప్రజలు వాడే భాష ఎక్కువ శాతం తెలుగు భాష ఉంటుంది ఈ తెలుగు భాష దగ్గరికి మనం వచ్చినట్లయితే కనుక ఈ తెలుగు భాషలో హల్లులు అచ్చులు ఒత్తులు గుణింతాలు లాంటివి ఉంటాయి ఈ తెలుగు భాష మనం స్పష్టంగా పలికినప్పుడు చాలా ప్రీతికరంగా ఉంటుంది అటువంటి తెలుగు భాషను మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు ఇక పాఠశాల దగ్గరకు వచ్చినట్లు అయితే కనుక పిల్లలు మన తెలుగు భాషని మొదటి భాషగా నేర్చుకుంటున్నారు ఈ తెలుగు భాష పిల్లలకు చాలా చక్కటి కథల ద్వారా నేర్పించడం జరుగుతున్నది ఇంకా ఇటువంటి తెలుగు భాష పద్యాలు పిల్లలు పాడుతుంటే చాలా వినసొంపుగా ఉంటుంది ఇలా తెలుగు భాష ప్రాచుర్యం చెప్పడానికి మాటలు ఉండవు మన తెలుగు భాష చాలా పురాతనమైనది అండ్ పవిత్రమైనది ఇంకా ఈ తెలుగు భాష సంస్కృతం అనే భాష నుండి అనువదించబడినది అంటే ఆ భాష సంస్కృతం భాష చాలా కష్ట సాధ్యంగా ఉండేసరికి ప్రజలు ఇప్పుడు తెలుగు భాషలోకి దాన్ని అనువదించారు ఈ తెలుగు భాష పిల్లలు నేర్చుకోవాలి వాళ్ళు ఎప్పటికీ మరవకూడదు ఇప్పుడు ఉన్న ఆంగ్ల భాషకు తెలుగు భాష ఏమాత్రం తీసిపోదు మన మాతృభాషని మనం ఎప్పుడు కించపరచకూడదు పిల్లలకి చాలా చిన్ని చిన్న కథల ద్వారా మనం తెలుగు భాష నేర్పడం జరుగుతున్నది ఇప్పుడున్న పాఠశాలలో తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత సరిగ్గా కనబడటంలేదు దీన్ని మనం గమనించగలము అయితే పిల్లలు కొంతమంది పిల్లలు తెలుగు బాషను నేర్చుకోవడానికి చాలా శ్రద్ధగా చక్కగా నేర్చుకుంటున్నారు దాన్ని ఆనందించగలము ఇంకా తెలుగు భాషలు తెలుగు పద్యాలు మనం ఎప్పటికీ మరవకూడదు గౌరవించాలి